నేను ఇటీవల సమయంలో ఎటువంటి చేపలు పట్టడానికి వెళ్ళలేదు కానీ నా చిన్నతనంలో నేను చేపలు పట్టడానికి నా స్నేహితులతో మా ఇంటి వద్ద ఉన్న ఒక చెరువు దగ్గరకి వెళ్ళేవాడిని అప్పట్లో ఎటువంటి ఇబ్బందులు నాకు ఎదురు అవ్వలేదు కానీ ఈ ఈ రోజులలో నీటి కాలుష్యం లేకపోతే నీరుని మార్చడం వంటివి జరుగుతున్నాయి ఆ మార్పులను నేను చూశాను